పైన వివరించిన ప్రతి ఒక్క అనుభవాల ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎదురయ్యే అనేవి ఇవన్నీ కూడా

ఒకవేళ ఉన్నా ఏదైనా ఎమర్జెన్సీ విషయంలో మనం వెళ్ళాము అనుకోండి తగిన సమయాలకు ఒక్కొక్కసారి ఏంటంటే డాక్టర్లు ఉంటారండి దీనివల్ల ఏంటంటే ఒక రోగికి అందవలసిన చికిత్స అనేది సరైన సమయంలో అందకపోతే అది ఇంకా దారుణమైన పరిస్థితికి అది అయితే చే దారి తీయడం జరుగుతుంది అండి అదే కాకుండా ఏంటంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నండి ప్రతి దానికి కూడా ఏంటంటే మనకి డబ్బులు అయితే కట్టించుకోవడం జరుగుతుందండి టెస్ట్లు అవి కూడా ఏంటంటే బయట హాస్పిటల్స్ కి రాస్తున్నారు దీని వల్ల ఏంటంటే ఎంతో ఒక సామాన్యుడు తట్టుకోలేని అంటే సామాన్యుడికి బయట ఆసుపత్రిలో చూపించుకోవాలంటే కష్టం అందుకనే సరే తనైతే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వస్తాడు అండి కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వచ్చిన తర్వాత టెస్టులు బయట చేయించాలంటే మరి అది కూడా డబ్బులతో కూడుకున్న విషయం కదండి అదే కాకుండా ఏంటంటే ఎవరిదైనా ఒక ఏదైనా ఒక వ్యాధి చూపించుకోవాలి అనుకోండి అని అనుకున్నాం అనుకోండి అక్కడ బయట పెద్ద క్యూ ఉంటుంది అండి వాళ్లు మనం పొద్దున వెళ్తే సాయంత్రానికి గాని మన టెస్టులు ఇవ్వరు ఒకవేళ టెస్ట్ చేసినా సరే ఆ టెస్ట్ రిపోర్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా నాలుగు ఐదు రోజులు లేకపోతే ఒక వారం రోజులు సమయం అనేది తీసుకుంటున్నారండి ఇవన్నీ కూడా ఏంటంటే ఎదురయ్యే అనుభవాలు అండి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అనుభవాల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ ఈ అనుభవాలగుండా వెళ్లిన వాళ్ళేనండి